హలో శ్రీ హనుమాన్ కార్స్ షోరూమా ఇది ఇది ఎక్కడ ఉందండి ఇది ఎక్కడుంది అవునా సార్ మాకు ఒక కార్ కావాలి సార్ రీసనబుల్ ప్రైస్లో మాకు ఫ్యామిలీ పర్పస్లో ఆహా ఫ్యామిలీ పర్పస్లో కావాలండి ఒక కారు ఫ్యామిలీ వెళ్ళడానికి కావాలి ఒక కారు కాస్ట్ ఎంత సార్ కాస్ట్ కాస్ట్ డైరెక్ట్ డైరెక్ట్ పేమెంట్ ఓకే ఓకే ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా డిస్కౌంట్స్ ఉన్నాయా ఏమైనా కార్స్ అయితే బాగానే ఉంటాయి కార్స్ అయితే బాగానే ఉంటాయి కదా

ఓకే ఓకే

ఓకే సార్ సరే సరే